నేను ప్రజెంట్ అయితే నా రీసెంట్గా నా ఇంటర్ కంప్లీట్ చేసేసుకున్నాను నేను డిగ్రీకి వచ్చాను సో డిగ్రీలో నేను బీకాం కంప్యూటర్స్ తీసుకున్నాను అందులో ఏంటంటే నార్మల్గా అయితే బికామ్ కంప్యూటర్స్లో వచ్చేసరికి బికామ్ అనగా అందరూ ఏంటంటే కామర్స్ సోషల్ సోషల్లును ఇంకా కామర్స్ ఈ రెండు సిస్టర్ సబ్జెక్ట్స్ బ్రదర్స్ సబ్జెక్ట్స్ అంటారు కానీ ఏంటంటే ఇప్పుడు మాకు ఇండియన్ హిస్టరీ నార్మల్గా అయితే ఇండియన్ హిస్టరీ ఉంటుంది బికామ్ వాళ్ళకి కానీ నాకు మేము ఎంఈసి బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల మాకు ఏంటంటే ఇండియన్ హిస్టరీ తీసేసి కెమిస్ట్రీ పెట్టారు ఎంపీసీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎంపీసీ కెమిస్ట్రీ తీసేసి హిన్ ఇండియన్ హిస్టరీ పెట్టారు సో మాకు ఫస్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోవడం సడన్గా బ్యాక్గ్రౌండ్ అయ్యేసరి సడన్గా ఇప్పుడు కెమిస్ట్రీ అనేసరికి ఒక విధంగా మంచి ఉంటుంది ఒక విధంగా కష్టంగా ఉంటుంది కానీ మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది అది అలాగే ప్రెసెంట్ అయితే ఎడ్యుకేషన్ ఫోర్ ఇయర్స్ చేశారు ఆ ఫోర్ ఇయర్స్ చేయడం వల్ల పేజీ అనేది వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోద్ది నార్మల్గా అయితే పీజీ టు ఇయర్స్ ఉండిద్ది డిగ్రీ త్రీ ఇయర్స్ ఉండిద్ది ఎలాగైనా ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ అయ్యిద్ది కానీ ఇలా ఇలా చేయడం వల్ల పీజీ వన్ ఇయర్ అయిపోయింది డిగ్రీ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది సో దీని వల్ల ప్లేస్మెంట్స్ కూడా మంచి మంచి ప్లేస్ ప్లేస్మెంట్స్ వస్తాయి డిగ్రీ కంప్లీట్ అవ్వంగానే ప్రజెంట్ నేను ఇవన్నీ ఆలోచించుకొని నేను డి డిగ్రీ అనేది తీసుకొని నేను నెక్స్ట్ జాబ్ విషయంకి వచ్చేసరికి నేను అయితే ఐ థింక్ కంప్యూటర్స్ తీసుకున్నాను కాబట్టి అయితే సాఫ్ట్వేర్ వైపు వెళ్దాం లేదా టీచర్ జాబ్ లెక్చరర్ వైపు వెళ్దాము నా ప్రొఫెషన్ నేను తీసుకోవాలనుకున్న ప్రొఫెషన్ అయితే లెక్చరర్ ఆర్ సాఫ్ట్వేర్ ఈ రెండిటిలో ఏదైనా చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను